మా వ్యాపార కార్యకలాపాలలో నైతిక పద్ధతులు మరియు సమగ్రతను నిర్ధారించడానికి నైతిక పద్ధతులలో భాగమైన నిజాయితీ సమగ్రత విధేయత గౌరవం మరియు విశ్వసనీయత అనే సూత్రాల ద్వారా వారి నైతికతను నిర్ధారిస్తాను నైతిక వ్యాపారాలు ఉద్యోగాలు సరఫరాదారులు భాగస్వాములు మరియు సంఘంతో సహా వ్యక్తులకు మొదటి స్థానం ఇస్తాను ధర్మం పట్ల బాధ్యత ద్వారా కూడా నైతికతను నిర్ధారిస్తాను ఇక సమగ్రతకు వస్తే సరఫరాదారులు భాగస్వాములను ప్రతీ నిర్ణయానికి వారి ఆలోచనలను తీసుకుంటాను